మన కృష్ణా జిల్లాలో సాంస్కృతికంగా ప్రధానంగా చాలా ఉన్నాయి అవి ముఖ్యమైనవి చాలా హస్త కళలు చాలా సాంస్కృతిక మీద చాలా చేస్తూ ఉంటారు ఇక్కడ హస్త కళలు మీదుగా చేసే మంచి సాంస్కృతిక సామాజికంగా చాలా ఉన్నాయి ఇక్కడ వివరించే పద్ధతులు సాంప్రదాయాలు పండుగలు గురించి చాలా ఉన్నాయి ఇవి భాష సాంప్రదాయాల గురించి చాలా వివరిస్తాయి ప్రజలు జీవన పరిణామాలు చాలా ఉన్నాయి భాష తెలపడం మతం తెలపడం సాంప్రదాయాల గురించి ఆచారాల గురించి ఎన్నో వివరిస్తూ ఉంటాయి ఇక్కడ మత మనం పాటించే మతాలు ఆచారాలు చాలా పాటిస్తారు ఇక్కడ మన సాంప్రదాయాలన్నీ ఒక విదేశీ ఎలా చెప్పాలి అంటే మనకి విదేశీయులు చాలా ముఖ్యం కాబట్టి విదేశీయులకు చెప్తే మనకి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ప్రతి భారతీయుడు ఇక్కడ అద్భుతంగా ఉంది ఇక్కడ సాంప్రదాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ చూడండి మన సాంస్కృతికంగా చాలా అభివృద్ధి చెందినాయి ఇక్కడ రోడ్లు వేయడం కానీ సాంస్కృతిక ఇక్కడ అలవాట్లు కానీ తినే ఆహారం చాలా అద్భుతంగా ఉంటాయి